హలో సార్ గుడ్ ఈవెనింగ్ సార్ ఎట్లా ఉన్నారు పిల్లలు మా పిల్లలు ఘోరంగా అల్లరి చేస్తున్నారు చెప్పిన టాస్కులు అవి సరిగా టైంలో చేయటం లేదు

అదే ఈ ఈ దగ్గరలో సమ్మేటీవ్ అసెస్మెంట్స్ ఉన్నాయి కదా ఒక ఐదు యూనిట్లు అయిపోయినాయి ఇంకో ఐదు ఉన్నాయి అన్నీ అట్టానే ఉన్నాయి ప్రిపరేషన్ క్విజ్జులు రెండు రోజులకు ఒకసారి పెడతున్నాను అసైన్మెంట్లు కూడా ఇస్తున్నాను ఒక నాలుగైదు అయిపోయినాయి ఇప్పటికే అసైన్మెంట్లు మీది ఎట్లా ఉన్నది సార్ మరి పరిస్థితి ఈ అల్లరి అనేది అది కామన్ ఇక అల్లరి కామన్ అది అది అంతే మొన్న పనిష్మెంట్ అంటే అప్పుడప్పుడు లీవ్లు పెడుతున్నారు వాళ్ళు అందరూ అంటే ఇప్పుడు మెయిన్ టాపిక్స్ ఇప్పుడే జరుగుతున్నాయి సిలబస్లో చాలా మంది రావట్లేదు స్కూళ్ళకు అవును రెగ్యులర్ స్టూడెంట్స్ కొందరు ఉన్నారు వాళ్ళకి చెప్పి అప్పుడప్పుడు ఈ సెమినార్లు అనేవి కండక్ట్ చేస్తున్నాము ఇక పిల్లలు కొంచెం నేర్చుకోని చెప్పమంటే చెప్తారు బుక్కు చూసుకుంటూ నేర్చుకోని చెప్పమంటే చెప్తారు మా దాంట్లో మా క్లాస్లో అంత అల్లరి చేస్కుంటు ఉంటారు

మా దాంట్లో కొంచెం ఓకే సార్ సరే సార్ మరి ఓకే రైట్